హా ఉన్నది చదువుకునే కాలంలో ఎన్విరాన్మెంట్ సబ్జెక్టు అనే ఒక కొత్త సబ్జెక్టు వచ్చింది దానికి సంబంధించిన ఆ ఫైల్స్ అనేవి ఇవ్వడం జరిగింది అది భాష నాకు అర్థం కాక సతమతమవ్వడం జరిగింది